ఆ ఆ చెప్పండి అవునా లాండ్సా

మాకు లాండ్ కావాలండి మాకు కొంచెం టౌన్షిప్లో టౌన్వైజగా కావాలి విలేజ్లో కాకుండా మాకు అదేంటి సిటీకి దగ్గరలో అపార్ట్మెంట్ కట్టుకోడానికి వీలుగా ఉండాలండి అపార్ట్మెంట్స్లో చాలా రూమ్స్ వచ్చేటట్టు కన్వీనెంట్గా ఉండాలి సరే అండి ఎంత ఉంటుందండి లాండ్ ఎన్ని గజాలు ఉంటుంది అసలికి మాకు ఫోర్ ఫ్లాట్స్ కావాలండి మాకు టౌ అదేంటది సిటీకి దగ్గరలో పెద్ద అపార్ట్మెంట్స్కి కన్వీనెంట్గా ఉండి మంచిగా రూమ్స్ చాలా వచ్చేటట్టు ఉండాలి సిటీకి దగ్గరలో ఉంటేనే మాకు సేట్ అవుతుంది అవునా వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కన్వీనెంట్గా ఉంటాయాండీ సరే ఎంత పడుతుంది లాండ్కి మనీ పేమెంట్ ఎంత పడుతుంది లాండ్కి

అవునా అంటే టెన్ లాక్స్ టెన్ లాక్స్కి ఎన్ని ఫీట్లు వస్తాయండి అవి ఎన్ని గజాలు వస్తాయండి ఓకే అండి వెల్కమ్